మా విజయనగరం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది అదే విధముగా వర్షాకాలంలో కూడా వాగులు నదులు ఉండటం వలన అధిక వర్షపాతం సంభవిస్తే కాలువలలోంచి నీరు పొంగి అది పంటలను వరదల రూపంలో నాశనం చేస్తుంది అంతేకాకుండా శీతాకాలంలో కూడా మామిడి చెట్లకు పూసే పూత మంచు ఎక్కువగా పడటం వలన మామిడి పూత అనేది పోతుంది ఆ విధంగా మామిడి తోటలకు కూడా నష్టం జరుగుతుంది